స్విగ్గినా సార్ నేను టోనీ అనే పేరు మీద ఆర్డర్ పెట్టాను సార్

ఒక నిమిషం సార్ ఏం పెట్టానంటే రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ అవును సార్ ఇంతకి నాది ఇప్పుడు ఏ రెస్టారెంట్ నుంచి వస్తుంది సార్ ఏది మన అభిరుచిన ఆ ఓకే సార్ మన అభిరుచితో భోజనం బాగుండింది సార్ అక్కడ అవును సార్ చెప్పండి సార్ ఇప్పుడు నేను దానికి తోడు ఆర్డర్ చేసిన దానికి తోడు ఇంకో రెండు ఐటమ్స్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను సార్ మన దగ్గర ఏ యే ఐటమ్స్ బాగుంటాయి సార్ ఆ ఆ ఓకే సార్ ఆ ఇంకా

ఓకే సార్ నాకు రెండు జాయింట్లు రెండు ఫిష్ ఫ్రై రెండు దానికి కలిపి ప్యాక్ చేసి పంపించగలరా సార్ ఆ ఎక్స్ట్రా సాస్ కూడా మనకి ఏమన్నా వెయ్యండి సార్ మూడు

ఓకే సార్ ఆహ ఓకే ఉంటాను సార్ ఓకే సార్